పర్యాటకులు పెద్ద పెద్ద హోటల్స్కి మరియు బోటిక్స్కు రెస్టారెంట్స్కు ప్రాధాన్యత ఇవ్వడం కన్నా చిన్న చిన్న స్టాల్సు మరియు చిన్న చిన్న షాప్సు వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వడమే వాళ్ళకి ఆర్థికంగానూ సహాయ సహాయం చేయడానికి బావుంటుంది వాళ్ళు కూడా ఆర్థికంగానూ మరియు ప్రతీ దాంట్లోనూ వాళ్ళకి వాళ్ళ యొక్క ఆదాయాన్ని పెంచుకోవడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది వాళ్ళకు ఫస్టు బలహీన వర్గాలకు మద్దతు ఇవ్వడం ఇవ్వడమే మంచిది దాని తర్వాత బోటిక్సు మరియు రెస్టారెంట్సు ఇలాంటి పెద్ద పెద్ద వాటిలికి తర్వాత ప్రాధాన్యత ఇవ్వడమే మంచిది ఎందుకంటే వాళ్ళు వీళ్ళు సమానంగా ఉండాలి కాబట్టి అందుకోసమే పర్యాటకులు బలహీన వర్గాలకు మద్దతు ఇవ్వడం చ చాలా మంచిదన్నది నా అభిప్రాయం తర్వాతే పెద్ద పెద్ద రెస్టారెంట్స్కు హోటల్స్కు ఇ మద్దతు ఇవ్వడం ఇవ్వడ ఇవ్వాలనుకుంటున్నాను